పిల్లలు ఎంతో సుతిమెత్తగా ఉంటారు వారిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అందులో అప్పుడే పుట్టిన పిల్లలను ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడే పుట్టిన పిల్లలు ఎంతో సెన్సిటివ్గా ఉంటారు వారిని చాలా కేర్ఫుల్గా ఆ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్లు అప్పుడే పుడతారు వాళ్లకి ఈ వాతావరణం సరిగ్గా అలవాటు అయ్యేదాకా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సరిగ్గా గాలి పీల్చుకోడానికి కాని తిండి సరిగ్గా అరిగించుకోడానికి కాని అప్పుడు దాకా తల్లి కడుపులో ఉండి వస్తారు కదా చాలా ఇబ్బందిగా పడుతూ ఉంటారు పైగా అప్పుడే పుట్టిన పిల్లలను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళని ఎక్కడపడితే అక్కడ పడుకోబెట్టడాలు ఏది పడితే అది తినిపించడాలు చేయకూడదు అలాగే స్నానం చేయించ్చేడప్పుడు దగ్గర నుంచి వారిని డైపర్స్ మార్చేంతవరకు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి వారిని ఎటువంటి ఇబ్బందిని పెట్టకూడదు వాళ్లని వాళ్ళనీ అతి ఇబ్బందిగా లేకుండా ఉండే వాతావరణంలో ఉంచడానికి మనం ప్రయత్నించాలి ఎందుకంటే వాళ్ళని ఎక్కువ ఎండలోను ఎక్కువ చలిలోనూ ఎక్కువ వర్షం పడే చోట్లగాని పెట్టకూడదు చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి అలాగే వాళ్ల యొక్క ఆహార విధానాలు అందులోనూ ఒక సంవత్సరం కూడా నిండని పిల్లలను ఒక ఆహారం అనేది చాలా లిమిట్గా ఉండాలి ఎలాగంటే ఒక చిన్న పాటి అన్నాన్ని చారుని వేసి ముద్దగా కలిపి చిన్నగా నోట్లో పెట్టడం కాని ఇంకా లేపోతే అవి కూడా కాకుండా ఓట్స్ లాంటివి కాని ఇలాంటివి పెడుతూ అలాగే సిరప్పులు లాంటివి కాని అలాంటివి తాగిస్తూ న్యూట్రిషన్స్ ఉండే గుడ్డు లాంటివి చిన్నగా పలచగా చేసి వారి నోటిలో పడేలాగా చిన్నగా మెత్తగా కలిపి వాళ్ళకి పెట్టాలి లేదంటే వాళ్లకి అరగడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే కారాలు ఎక్కువ ఉప్పు వేసినవి మసాలాలు వేసినవి పెట్టకుండా ఉంటే పిల్లలు ఎంతో ఆనందంగానూ ఆరోగ్యంగానూ ఉంటారు ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నా